తెలుగు భాష భారతదేశంలోని అనేక భాషలు మాత్రిగానే ఒక దీవి కాదు ఇది కాలక్రమంలో అనేక ఇతర భాషలతో సంపర్కంలోకి వచ్చి వాటి నుండి ప్రభావాలను స్వీకరించి తనదైన రూపాన్ని ఏర్పరచుకున్నది తెలుగు భాష గిరిజన భాషలు మరియు ఇతర భారతీయ భాషలు తెలుగు పదజాలం ఇంకా వ్యాకరణంపై గణనీయమైన ప్రభావలు చూపాయి తెలుగులోని అనేక పదాలు ముఖ్యంగా వృక్షాలు జంతువులు స్థానిక సంస్కృతికి సంబంధించిన పదాలు గిరిజన భాషల నుండి వచ్చాయి ఉదాహరణకు చూస్తే కనక కొన్ని గిరిజన తెగలు ఉపయోగించే వృక్షాల పేర్లు వేటాడే జంతువుల పేర్లు తెలుగులోకి ప్రవేశించాయి కొన్ని గిరిజన భాషల వ్యాకరణ లక్షణాలు తెలుగు వ్యాకరణంలో కనిపిస్తాయి మనం చూస్తే కనక గిరిజన భాషల్లో లింగం వచ్చినం ఇంకా వర్గీకరణాలు లేకపోవడం తెలుగులో కూడా కొన్ని పదాలకు వర్తిస్తుంది ఇంకా ఇతర భారతీయ భాషల ప్రభావం ఏంటంటే కనుక తెలుగు భాషపై సంస్కృత భాష ప్రభావం అత్యధికంగా ఉంటాది తెలుగులోని అనేక పదాలు వ్యాకరణ నియమాలు సంస్కృతం నుండి వచ్చాయి తెలుగు తమిళం కన్నడ మలయాళం వంటి ద్రవిడ భాషలతో సన్నిహితం సంబంధం కలిగి ఉన్నది తెలుగు భాష భాషల మధ్య పదజాలం వ్యాకరణ పరంగా అనేక సమానతలు కనిపిస్తాయి ప్రా కృత భాషలు తెలుగు భాషపై కూడా ప్రభావం చూపుతున్నాయి ఉదాహరణకు చూస్తే కనుక గోండు కోయ లంబాడి వంటి గిరిజన తెగలు ఉపయోగించి కొన్ని పదాలు తెలుగులోకి ప్రవేశించాయి ఇంకా తెలుగులోని అనేక దేవతల పేర్లు ఆచారాలకు సంబంధించిన పదాలు సంస్కృతం నుండి వచ్చాయి తెలుగు తమిళం భాషలలో అనేక పదాలు ఒకే మూలం నుండి వచ్చాయి తల్లి తండ్రి వంటి రెండు భాషల్లోనూ సారూప్యంగా ఉంటాయి తెలుగు భాష ఒక జీవం ఉన్న భాష ఇది కాలక్రమంలో అనేక మార్పులకు లోనైంది గిరిజన భాషలు ఇతర భారతీయ భాషలు తెలుగు భాషపై చాలా ప్రభావం చూపాయి ప్రభావం తెలుగు భాషను ఇంకా సన్నిహితంగా చేస్తుంది